లో కొంతమంది ప్రసిద్ధ యోగ గురువులు లో యోగా యొక్క మొదటి స్థానము మరియు ఇక్కడ అనేక ప్రసిద్ధ యోగా గురువులు ఉన్నారు వారి యోగా యొక్క వివిధ రూపాలు బోధిస్తారు మరియు వారు ప్రపంచ వ్యాప్తంగా యోగాని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు కొంతమంది ఈ ప్రసిద్ధ భారతీయ యోగా గురువులు బికేఎస్ అయ్యంగారు అయ్యంగారు యొక్క యొక్క అయ్యంగార్ శైలిని అభివృద్ధి చేశారు ఇది ఈ సరైన నిర్మాణంలో మరియు స్తి స్థిరత్వము పై దృష్టి పెడుతుంది అయ్యంగారు యోగ యొక్క ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ రూపాల్లో ఒకటి ఇంద్రాదేవి ఈ ఇంద్రాదేవి ఈ ఒక ప్రసిద్ ప్రసిద్ధ యోగా గురువు మరియు రచన యో ఆమె యోగ యొక్క శక్తి మరియు ఔషధం ఔషధం గురించి అనేక పుస్తకాలు రాశారు స్వామి ఈ శివానంద శివానంద ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు మరియు యోగా గురువు ఆయన యోగా యొక్క సాధనం ద్వారా మానవులకూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడటానికి కృష్ ఈ చేస్తారు స్వామి ఈ రాఘ రాఘదేవ్ రాందేవ్ ఒక ప్రసిద్ధ యోగ గురువు మరియు రచిత ఆయన యోగ యొక్క సాధన ద్వారా మానవునికి శరీరం శరీరక మరియు ఓ మానసిక ఆరోగాన్ని పెం పొందించడం ఇంట్లో సహాయపడటానికి కృషి చేశారు స్వామి భక్తి వేదాంతా భక్తి వేదాంత ఒక ప్రసిద్ధ యోగ గురువు మరియు రచన ఆయన యోగా యొక్క సాధన ద్వారా మానవులకు శాంతి మరియు సంతోషాన్ని పొందడంలో సహాయపడ్డానికి కృషి చేశారు ప్రేరణ ఈ ప్రస్ ప్రస్తుత భారతీయ యోగా గురువులకు నాకు అనేక విధాలుగా ప్రేరేపిస్తున్నారు వారు యోగా యొక్క శక్తి మరియు యోగా ప్రయోజనాలను నన్ను నమ్మించారు వారూ నాకూ యోగా యొక్క సాధన ద్వారా నా శారీరకా మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రేరణ ఇచ్చారు అయ్యంగార్ నుండి నేను యోగా యొక్క శరీర నిర్మాణాన్ పై దృస్టీ పెట్టటం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాను అయ్యగారు యొక్క యొక్క సాధన ద్వారా శరీరాన్ని మరియూ మనసునూ సంతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను